నా గురించి చెప్పాలంటే నేను చాలా సున్నితమైన మనసు గలవాన్ని ఈ యొక్క తప్పు చూసినా నాకు నా మనసుకైతే చాలా బాధ వేస్తుంది మరియు ఎవరికి ఏమైనా జరిగిపోయిన సరే నేను చాలా బాధపడతాను నాకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం నేను దేవుడికి చాలా భక్తితో పూజలు అనేది చేస్తూ ఉంటాను మరియు నాకు దేవ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం నాకు గుడులు తిరగడం అన్నా దైవ కార్యక్రమంలో పాల్గొనడం అన్న చాలా అంటే చాలా ఇష్టం మరియు నాకు ఇష్టమైన దేవుడు శివుడు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన గురించి ఆయన కథలు చదివాను ఆయన గురించి తెలుసుకున్నాను ఆయన గురించి మంత్రాలు కూడా నేర్చుకుంటూన్నాను దేవుళ్ళు అంటే ఈ లోకంలో చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే దేవుళ్ళు వల్లే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము నా గురించి చెప్పాలంటే నేనొక దేవ భక్తున్ని